పశువుల పెంపకంలో పశువులకు వచ్చే జబ్బులు ఏంటి అంటే దాదాపుగా ప్రతీ ఇంట్లో ప్రతీ ఇంటి ఇంటికి దాదాపుగా ఈ ఆంధ్రాలో ఎక్కువగా కోళ్ళు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది కదా అందుకోసం అవి పుట్టిన రెండు రోజులకి లసోటా అనే వ్యాక్సిన్ ఉంటుంది అలా వ్యాక్సిన్ వేయించి వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా చూసుకోవాలి అవి పుట్టిన రెండు రోజులకే ఆ వ్యాక్సిన్ వేస్తే ఎటువంటి జబ్బులు రావు అని చెబుతూ ఉంటారు కానీ ఒకవేళ దానికి ఏమైనా బాగోలేదు అని అనిపించిన టైంలో మనం అవి త్రాగే నీటిలో కాస్త పసుపు లేదా చక్కెర అట్లా వేస్తూ ఉండాలి అట్లా వేయడం వల్ల వాటికి ఎటువంటి జబ్బులు రావు ఏంటంటే వాటికి దాదాపుగా జుట్టు ఊడిపోవడం అట్లా ఏమైనా దాదాపుగా ఎక్కువ జుట్టు ఊడిపోవడం లేదంటే అది ఇది అవుతూ ఉంటుంది కాబట్టి ఎటు ఏం లేకుండా బాగా చూసుకోవాలి పసుపు నీళ్ళు కలుపుతూ ఉండాలి